అవునండి కళ్యాణ్ జ్యూయలర్స్ అండి చెప్పండి

ఉన్నాయి మ్యామ్ అవైలబుల్ ఉన్నాయి మీకు మీ బడ్జెట్ ఎంతో చెప్తారా ఎస్ మ్యామ్ అవైలబుల్ ఉన్నాయి మా దగ్గర అవైలబుల్ ఉన్నాయండి ట్వంటీ ఫోర్ కారట్స్ ట్వంటీ ఫోర్ కారట్స్ ఎయిటీన్ కారట్స్ కూడా ఉన్నాయి అన్నీ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఉన్నాయండి

అన్నీ ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉంది అండి వెడ్డింగ్కి సంబంధించి ఎంగేజిమెంట్ దగ్గర నుంచి పెళ్ళి జ్యూవెల్లరీ వరకు ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉంది మన లైట్వైట్ జ్యూవెల్లరీ ఉంది ఏంటండి రేంజ్ లైట్వైట్ నుంచి ఉన్నాయండి హెవీవెయిట్ ఉన్నాయి లైట్వైట్ ఉన్నాయి డైమండ్ జ్యూవెల్లరీ కూడా ఉంది అండి

అవునవును

అన్కట్స్లో అంటే కొంచెం హెవీ బిగ్ చైన్స్ ఉంటాయి అండి చిన్న పిల్లలకంటే కొంచెం కష్టం వెతకడం

షోరూమ్ నైట్ నైన్ వరకు ఉంటుంది అండి మీరు ఎప్పుడైనా విజిట్ చేయవచ్చు మీరు ఒకసారి విజిట్ అయితే మీకు డిజైన్స్ అన్నీ అవైలబుల్ ఉన్నవి పిక్ చేసుకుంటారు ఓకే అండి ఓకే మేడం థ్యాంక్ యూ